కార్ రిపేరింగ్ ఉందండి ఇక్కడ అదే శ్రీరామ్ కాలనీలో అండి ఇంజన్ లైట్ బ్లింక్ అవుతుంది ఇంజ ఇంజన్ లైట్ బ్లింక్ అవుతుంది వీళ్ళ చేయండి కొద్దిగా

ఒక మేబీ వన్ వీక్ నుంచి అలాగే అవుతుంది అండి ఆహా అసలు అవ్వట్లేదండి అసలు అవ్వడం లేదండి తీసుకొస్తాం అండి టైమింగ్ చెప్పండి

తీసుకొస్తాం అండి మీరు రండి అండి మాకు అవైలబుల్ కాదు కదా ఈ సండే ఓకేనా అండి ఓ మి ట్రై మండే

శ్రీరామ్ కాలనీలో అండి

ఇంజన్ ప్రోబ్లం ఒకటే అండి వీల్ అలైన్మెంట్ చేస్తే ఈ ప్రోబ్లం సాల్వ్ అవుతుందని నా ఒపీనియన్ ఫస్ట్ టైమ్ అయ్యింది అండి అందుకే అంత ప్రోబ్లం ట్రబులుంది ఎప్పుడు వస్తారండి మీరు మండేనా నాకు అర్జెంట్ వర్కు ఉందండి ఈ సాటర్డే అవునా అండి ఓకే అండి